హలో ఎవరండి అవునండి చెప్పండి ఏం కావాలండి మీకు అవునండి మాకు ఓకే అండి మీకు అబాకస్ కావాలి అంటున్నారు ఏ కంపెనీయో ఐడియా ఉందా అంటే కంపెనీలు బట్టి ప్రోగ్రామింగ్ మారిద్ది క్యాలికులేటర్ యొక్క పర్పస్ మీకు ఏమన్న ఐడియా ఉంటే మాకు చెప్పండి

ఓకే ఓకే అండి అయితే అండి మా దాంట్లో స్మార్ట్ అయితే లేదు స్మార్ట్ మీద వేరే క్యాలికులేటర్ ఉంది మీకు కావాలంటే మీకు అవైలబుల్గా ఉంది మీకు యూజ్ అవుతుంది అంటే మాకు ఒకసారి చెప్పి మీకు ఇస్తాం అండి

నాకు తెలుసు అండి కొద్దిగా మన స్టోర్కి అవతల పక్క సందులో ప్రగతి స్టాల్స్ అని ఉంటాయి అది స్టేషనరీయే అంటే వేరేది వేరే వాళ్ళది కానీ అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ అబాకస్ క్యా క్యాలికులేటర్స్ అవైలబుల్గా ఉంటాయి మీకు కావాలి అనుకుంటే మీరు వెళ్ళి సంప్రదించవచ్చు ఇది మీ వాట్సాప్ నెంబర్ ఐతే నేను డీటెయిల్స్ పంపుతాను నా పేరు చెప్పండి నా పేర మా సా మా సార్ పేరు చెప్తే చాలు వాళ్ళు ఇస్తారు మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇలాగా ఓకే అండి ఓకే అండి